మేము మా జిల్లాకు సంబంధించిన అన్నీ స్కూళ్ళ నుండి యూనిఫార్మ్స్ కోసం టెండరు తీసుకున్నాము వారికి సరైన సమయములో మేము యూనిఫార్మ్లను అందించడం వలన వారు మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు నేను ఒక బ్లౌజు బ్లౌజుని మగ్గం వర్క్ చేసి మాకు ట్రైనింగ్ చేసిన ఒక టీచర్కి మేము గిఫ్ట్గా ఇచ్చాము తను ఎంతో సంతోషించింది మీరు చాలా బాగా చేస్తున్నారు మీకు చాలా న మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇదే పనిని ఇలాగే కొనసాగించండి మీరు చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఆమె నన్ను చాలా మెచ్చుకున్నారు నా నైపుణ్యం గురించి అంటే నేను ఏమైనా డ్రస్సులు కానీ ఫ్రాక్కులు కానీ బ్లౌజులు కానీ కుట్టడం వలన అందరు నన్ను చాలా మెచ్చుకుంటారు ఫలానా అన్నపూర్ణ అంటే టైలరింగ్లో ఆమె చాలా బాగా కుడతుంది కాబట్టి ఆమె దగ్గర మనం అందరం కుట్టించుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపించాలని ఒకరి ద్వారా ఒకరు వాళ్ళు అనుకోని నాకు ఎక్కువ గిరాకీని తీసుకొచ్చి నాకు నా దగ్గర కుట్టించుకోవడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల నాకు సంతోషంగా ఉంది అలాగే నేను చేతితో మగ్గం వర్కును ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అలా అని ఎక్కువ మంది నా దగ్గరకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ జిల్లాలోనే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మాకు స్కూళ్ళకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టమని మీరు సరైన టైంలో అందిస్తారని చెప్పి వారు మాతో చెప్పడం జరిగింది కాబట్టి మా పక్కన ఉన్న జిల్లాలోని పిల్లలక్ స్కూలక్ స్కూల్ పిల్లలకి యూనిఫార్మ్లు కుట్టడం జరుగుతుంది కాబట్టి మేము ఈ కుట్టు ఈ కుట్టు మిషన్కి సంబంధించిన అన్నీ కరెక్ట్ టైంలో ఇవ్వడం వలన మమ్మల్ని అందరు చాలా మెచ్చుకొని మాకు ఎక్కువ గిరాకీని తీసుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు